చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం స్థాపకుడు ఆయన తన తల్లి మౌరా పేరు మీదగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు భారతదేశం మొత్తం ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు చంద్రగుప్తుడు మొట్ట మొదటి సారిగా భారతదేశమంతటిని ఏకం చేసి నిజమైన చక్రవర్తి అనిపించుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తుపూర్వం రెండు వందల తొంభై ఏడు ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన భారత్ ఉపఖండంలో ఇప్పటివరకు అతిపెద్ద సామ్రాజ్యంలో ఒకదాని నిర్మించి తరువాత జైన మార్గాల ఆధారంగా ఆయన అన్నింటినీ త్యాగం చేసి జైన సన్యాసి అయ్యాడు చంద్రగుప్త జైను మతాన్ని స్వీకరించి మొదట తన సంపద శక్తిని త్యాగం చేయడం ద్వారా జైన సన్యాసి ఆచార్య భద్రబాహుతో కలిసి వెళ్ళి ఉపవాసం ద్వారా మరణాన్ని శాంతియుతంగా స్వాగతించే కర్మను నిర్వహించాడని చారిత్రక జైను గ్రంథాలు పేర్కొన్నాయి చంద్రగుప్తుడు జీవితం విజయాలు పురాతన హిందూ బౌద్ధ గ్రీకు గ్రంథాల ద్వారా లభిస్తున్నప్పటికీ జైన గ్రంథాలు వివరాలు ఘననీయంగా మారుతాయి